మల్టా జ్వరం సామాన్యంగా జంతువులకి వచ్చే జ్వరం వస్తూ ఉంటుంది వచ్చే జ్వరము జంతువులకి గొర్రెలకి మేకలకి పొట్టేళ్ళకి పందులకి ఆవులకి అలాంటి వాటికి అన్నిటికి వస్తాయి అలా రాకుండా ఏ జాతికి సంబంధించిన షెడ్లు కట్టి ఏ జాతి జంతువులను ఆ షెడ్డుల్లో పెట్టి వాటిని పాస్ పోసిన దొడ్డి అది పేడ వేసిన కుర్చోని అది శుభ్రం చేసి మేము కడిగి వాటికి సరైన మేత పెట్టి సరైన సమయానికి నీళ్ళు పెట్టి దోమలు లేకుండా వాటికి సరైన సమయానికి శుభ్రపరుస్తూ చేస్తూ ఉంటాము మా ఇంట్లో మనుషులతో ఎంతో అంతే ఆ జంతువులు కూడా అలా చూసుకుంటాము నెల నెల డాక్ట్ర్ని పిలవనంపించి చూపిస్తాము ఏది వచ్చినా చూసి చెప్తాడు డాక్టరు సరైన మందులు వాడతాము సమయానికి ఎటువంటి జబ్బులు రాకుండా మేము నీటుగా ఉంచుకుంటాము ఆ పశువులని మేకలని గొర్రెలని పొట్టేళ్ళని పందులను అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకుంటాము